ఒకప్పుడు మన ప్రాంతంలో తెలుగు సంస్కృతికి సంబంధించి బ్రాహ్మణులు అయ్యగార్లు మాత్రమే గుడిలో పూజలు చేసేవారు ఇప్పుడు అన్ని కులాల వారు పాండిత్యాన్ని నేర్చుకొని గుళ్ళలో పూజలను ఆచరిస్తున్నారు భవిష్యవాణిని కూడా ఒకప్పుడు బ్రాహ్మణులు మాత్రమే చెప్పేవారు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని అందరూ పఠిస్తున్నారు